సరసమైన రవాణా అందుబాటులో లేకపోవటం ఒక పెద్ద సవాలు ఇది అనేక రంగాలలో ప్రజలను అవకాశాల నుంచి దూరం చేస్తుంది ఆరోగ్య రక్షణ విషయంలో సరసమైన రవాణా లేకపోవడం వల్ల ప్రజలు అవసరమైన వైద్య సేవలను పొందడం కష్టతరమవుతుంది చాలామంది ప్రజలు వారి దగ్గరలోని ఆసుపత్రులు లేదా క్లినిక్ ఫెసిలిటీలకు వెళ్ళడానికి డబ్బు లేదా సమయం లేదు ఇది వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటే ప్రమాదకరంగా ఉంటుంది విద్యా విషయంలో సరసమైన రవాణా లేకపోవడం వల్ల ప్రజలు ఉన్నత విద్యను పొందడం కష్టము కష్టతరమవుతుంది చాలా మంది ప్రజలు వారికి దగ్గరలోని కళాశాలలో లేదా విద్యా విశ్వవిద్యాలయాలకు వెళ్ళడానికి డబ్బు లేదు సమయం లేదు ఇది వారు మెరుగైన ఉద్యాగాలను పొందడానికి అవకాశాలను హరిస్తుంది ఉద్యోగ అవకాశ విషయంలో సరసమైన రవాణా లేకపోవడం వల్ల ప్రజలు ఉత్తమ ఉద్యోగాలను పొందడం కష్టతరమవుతుంది చాలామంది ప్రజలు వారికి దగ్గరలోనే ఉద్యోగాలను కనుగొనలేరు లేదా వాటిని చేరుకోలేరు ఇది వారు తమకు సరిపోయే ఉద్యోగాలను పొందడానికి అవకాశాలను హరిస్తుంది కాకినాడ జిల్లాలోని సరసమైన రవాణా అందుబాటులో లేకపోవడం ప్రజలకు అనేక సవాళ్ళను కలిగిస్తుంది ఇళ్లలో అనేక చిన్న గ్రామాలు పట్టణాలు ఉన్నాయి ఇవి పెద్ద నగరాలనుండి దూరంగా ఉన్నాయి ఈ గ్రామాలకు మరియు పట్టణాలకు సరసమైన రవాణా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఆరోగ్య రక్షణ విద్యా మరియు ఉద్యోగ అవకాశాలను పొందడం కష్టతరమవుతుంది సరసమైన రవాణా అందుబాటులో లేకపోవడం నుండి ప్రజలు రక్షించడానికి ప్రభుత్వం రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలి ఇది రైలు బస్సు మరియు ఇతర ప్రజల రవాణా మార్గాలను మెరుగుపరచడం ద్వారా చెయ్యవచ్చు